నేను స్టార్టింగ్లో పర్చేస్ చేసింది సాంసంగ్ ఫ్రిడ్జ్ సాంసంగ్ ఫ్రిడ్జ్ నాకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ది ఆఫర్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్కే పడ్డది అండ్ అది టు త్రీ ఇయర్స్ చాలా బాగా పనిచేస్తుంది దాన్ని డ్యురబులిటీ కూడా చాలా బాగుంది అది డిస్ప్లే ఫ్రిడ్జ్ అనగానే దాన్ని డిస్ప్లే కూడా ఏ ఇబ్బంది రాకుండా ఇన్ని రోజులు బాగా పనిచేసింది ఈవెన్ దో కరెంట్ కన్సెప్షన్ కూడా నాకు చాలా తక్కువ ఉంది కంపారిటివ్ వేరే ఫ్రిడ్జ్ మాకు ముందు వేరే ఫ్రిడ్జెస్ ఉండేవి బట్ దాని తర్వాత సామ్సంగ్ అయితే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకు సర్వీస్ కూడా అవైలబిలిటీ ఎప్పుడన్నా జనరల్గా ఏదైనా చిన్న ఇష్యూ ఉన్న గాని వాళ్ళు వచ్చి రిజర్వేషన్ వాళ్ళు నాకు ఫస్ట్ ప్రోడక్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసిందంటే ఇదే అండ్ నేను ఇప్పటివరకు అయితే ఇలాంటి రిగ్రెట్స్ నాకు లేవు చాలా బాగా వర్క్ అవుతోంది మాదొక్క మరీ పెద్ద ఫ్యామిలీ కాకున్నా కానీ అంటే చిన్న ఫ్యామిలీ కూడా కాదు మాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది అంటే దాంట్లో అన్ని ఫీట్ అవుతున్నాయి మాకు కావాల్సినవన్నీ మెయిన్లీ కరెంట్ అండి కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది అన్ని ఫ్రిడ్జ్స్తోని కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం బెస్ట్ బెస్ట్ అని చెప్పొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేసి ఉంచినా కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిల్ అంత ఎక్కువ రావట్లేదు అండ్ డ్యూరబులిటీ కూడా చాలా బాగుంది తొందరగా వాటర్ కూల్ ఎక్కడం కానీ ఐస్ క్యూబ్స్కి సపరేట్ ట్రే కానీ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి నైస్